భారత ఆర్దిక వ్యవస్థ ముందుకన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది దానికి ముఖ్యంగా చెప్పవలసిన కారణాలు ఇంతగా అభివృద్ధి చెందడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే మెయిన్ ఇప్పుడు మన ఇండియాలో ముందులా కాకుండా చాలా అన్ని రంగాల్లో వివిధ రకాల పరిశ్రమలు అభివృద్ధి చెందాయి ముఖ్యంగా మన భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టార్ ముందులా కాకుండా అభివృద్ధి చెందింది ఐటీ సెక్టార్ చాలా అభివృద్ధి చెందింది ఇలానే చాలా చాలా చాలా పరిశ్రమలు ఆటోమొబైల్స్ అని పెట్రో కెమికల్స్ అండ్ టాటా గ్రూప్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ అండ్ బ్యాంకింగ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా చాలా చాలా చాలా పరిశ్రమలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ప్రజంట్ ఇండియాలో టాప్లో ఉన్నది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత ప్రతీ వాళ్ళకి ముఖ్యంగా బ్యాంక్ వాళ్ళకీ ముందుకన్నా ఎక్కువ ఇప్పుడు ప్రెజర్ పెరిగిందనే చెప్పొచ్చు మళ్ళీ మన భారతదేశం ఇంత ఆర్ధికంగా ఎదగడానికి కూడా ఈ బ్యాంకింగ్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్లనే చాలా లాభాలు కూడా తెచ్చిపెడుతుంది ముందు ప్రతీదానికి ఏదైనా బ్యాంకింగ్కి వెళ్ళి బ్యాంక్లో క్యూలో నిలబడి అన్నీమనం చేసుకోవలసి వచ్చి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఉంటే ఇలా ఫర్ ఎ ఎగ్జాంపుల్ ఫోన్ పే గూగుల్ పే అని అన్నీ మనం ఉన్న దగ్గర నుంచి చాలా వరకు మనీని మనం పంపించుకోగలుగుతున్నాము ప్రజంట్ మార్కెట్లో అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ వల్ల ఆ మనీని మనం ఎంత అంటే అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాము దీని వల్ల మనకి టైం సేవ్ అవుతుంది ఇలానే అన్ని పరిశ్రమల్లో ఆధిపత్యం పెరిగి ఉన్నపలంగా అన్నీ మనకి టైం సేవింగ్ ప్రాసెస్ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ కూడా మెయిన్గా ఇండియాలో ఉండడం వల్ల ఇప్పుడు ముందుకన్నా ఇండియా ఎకనామికల్గా చాలా అభివృద్ధి చెందిందని నా ఉద్దేశం